నమస్కారం సార్ చెప్పండి అంటే మీకు ఎంతలో కావాలండీ ఓకే అండి చాలా ఉన్నాయండి మీకు ఏ బ్రాండ్ ను బట్టి అదే ఏ కంపెనీ తీసుకోవాలనుకుంటున్నారు అవునండి ఆ అవునండి ఉన్నాయండి బ్యాటరీ బ్యాక్ అప్ కూడా బాగానే ఉంటుందండి ఫోన్ కూడా కండీషన్ బాగుంటుందండి అంటే మీకు ఇంచు ఇలా ఏమన్నా స్పెసిఫికేషన్స్ కావాలండి అంటే క్యాము అవునండి స్టార్టింగ్ అలాగే ఎనిమిది నాలుగు అరవై నాలుగు అండి ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఆరు నూట ఇరవై ఎనిమిది మూడు ఉంటాయండి మీ స్టోరేజ్ లో

మీరు చూస్తానంటే చూపిస్తానండి అంటే ఇలాగా రియల్మీ లో అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయండి మీకు ఆ రేట్ లో పదిహేను నుంచి ఇరవై వేలు మధ్యలో మనకు రియల్ మీ ఒక నార్జో ఫిఫ్టీ ప్రో ఒకటి ఉందండి ఫై జీ ఫై జీ ఫోన్ ఇంకా రియల్మీ ఎయిట్ ప్రో నైన్ ప్రో ప్లస్ ఉంది నైన్ ప్రో ఉంది మళ్ళీ టెన్ ప్రో ఉంది టెన్ ప్రో ప్లస్ ఉంది ఇది అంటే ఇంచుమించు ఇరవైకి దగ్గరలోను ఇరవై రెండు వేలకు అలా ఉంటాయండి వన్ ప్లస్ వన్ ప్లస్ టూ బాగానే ఉంటుందండి కాకపోతే అది కొద్దిగా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్తున్నారండి స్క్రీన్ మీద కొద్దిగా లైన్ రావడం ఈ మధ్య కొంచెం కంప్లైంట్లు వచ్చినాయి ఉంటుందండి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి అంటే ఫిసికల్ గా డామేజ్ ఏమీ లేకుండా లోపలేమన్నా పార్ట్ ఏమన్నా కొద్దిగా మీకు బ్యాటరీ కానీ లేదా స్క్రీన్ కానీ ఏదన్నా ఆ వన్ ఇయర్ లోపు ఏమన్నా మీకు తేడాలొస్తే గనుక దాని బట్టి రీప్లేస్ చేయడం కానీ లేదా దాన్ని రిపేర్ చేయడం కానీ జరుగుతుంది మోటో కూడా మీకు బాగానే ఉంటుందండి కాకపోతే మోటో మీకు క్యామ్ వచ్చేసి రియల్ రియాలిటీ చూపిస్తుందండి క్యామ్ అంటే మీకు ఈ క్యామ్ బావుంటుంది అండి ఫోర్టీ ఎయిట్ ఎంపీ లేదు సిక్స్టీ ఫోర్ ఎంపీ వన్ నాట్ ఎయిట్ ఎంపీ వన్ నాట్ ఎయిట్ ఎంపీ కూడా ఉందండీ క్యామ్ క్యామ్ కూడా బాగుంటుందిలేండి కొత్తగా వచ్చిన్నాయండి ఈ కొత్త మొన్నె రీసెంట్ గానే రియల్మీ నార్జో సిక్స్టీ వచ్చింది రియల్మీ నార్జో సిక్స్టీ ప్రో కూడా వచ్చిందండి ఫై జీ నార్జో సిక్స్టీ ప్రో ఫై జీ అంటే ఇప్పుడొచ్చిన మొబైల్ కన్నా మీకు కొద్దిగా నార్జో ఫిఫ్టీ ప్రో అయితే గనుక ఇదీ ఒక వన్ ఇయర్ బ్యాక్ లేదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చిందండి ఇది మొబైల్ వన్ ఇయర్ బ్యాక్ అవుతుంది అంటే ఇప్పుడొచ్చిన మొబైల్ ఐతే మనకి తెలీదుకదండి వ్యూయర్స్ రివ్యు అట్టా ఏముండవు ఓ అవును అవునండి అంటే వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన మొబైల్ అయితే మనకు వాడనోళ్లు గట్టా మీకు చెప్పే ఉంటారు లేదు ఆ దాని మీద ఇలా బాగున్నాయి క్యామ్ బాగుంది అన్నీ బాగున్నాయి అని చెప్పి చెప్తారు కదండి ఇప్పుడొచ్చినదైతే రీసెంట్ గా కొంతమంది కొంటారు అంతే

ఫిఫ్టీ ప్రో బాగానే ఉంటుందండి ఫై జీ ఫై జీ మొబైల్ మీకు ఫై జీ నెట్ కూడా బాగా లాగుతుంది పద్దెనిమిది వేల తొమ్మిదొందల తొంభై తొమ్మిది ఉన్నదండీ రేటు డిస్కౌంట్ లో పోన్ లో పదిహేడు వేలు పదిహేడు వేలఐదు వందలు అలా పదిహేను కంటే మరీ కష్టమండి ట్రైల్స్ చూసుకోండి పోనీ వేరే షాప్ కి అన్నా లేదు లేదండి ఓకే సరే ఇస్తారులెండీ కాకపోతే మాకు పడ్డది ఉంటుంది కదండీ పదిహేడు వేలకైతే ఇంక ఫైనల్ అండి పదిహేడు వేలు సరే అండి మీకు చార్జర్ కూడా దీంట్లోనే ఉంటుందండి చార్జర్ పౌచ్ లేదు లేదండి ఇయర్ ఫోన్స్ రావండి స్మాల్ గా ఒక ఫోన్ కేస్ ఒకటి వస్తుంది చార్జర్ ఒకటి వస్తుంది ఇంకా వారంటీ కార్డ్ ఒకటి వస్తుందండి అంతే

సరేనండీ బాగుంటుందండి ఫోన్ మాత్రం బాగుంది సరేనండి